నేను వాడే వంటకాలు చాలా బాగా ఉంటాయి ఒక కర్రీస్ కూడా చాలా బాగా ఉంటాయి నేను కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు యూస్ చే స్తాను పొడులు కూడా యూస్ చేస్తాను ఇప్పుడు మనకు జ మటన్లో వేసే పొడులు వేరేగా చికెన్లో వేసే పొడులు వేరేగా మళ్ళీ సాంబార్లో రసంలో వేసే పొడులు వేరేగా ఉంటాయి ఈ పొడిలను యూస్ చేసి మనం వంటకాలు చేయడం ద్వారా కూరలనేటివి చాలా రుచికరంగా ఉంటాయి అందరు చాలా ఇష్టంగా తింటారు పొ పొడులు జీలకర్ర జీలకర్ర పొడి కానీయ్యండి మనము చెక్క సాజీరా ధనియాలు వేసే మసాలా పొడి కానీయ్యండి చేసి ముందుగానే పెట్టుకోవాలి అప్పడదప్పడు చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ముందుగానే మనం ఈ పొడులన్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు టైం చాలా సేఫ్ అవుతుంది చికెన్లో మటన్లో మళ్ళీ ఎగ్లో కానీయ్యండి ఒక ప్రత్యేక పొడిని తయారుచేసి పెట్టుకోవాలి కూరగాయల్లో వేసేటప్పుడు కూరగాయలు వండేటప్పుడు గూడా మరొక రకమైన పొడిని రెడీ చేసి పెట్టుకోవాలి అన్నింటిలో ఒకే రకమైన పొడిని వేయడం ద్వారా గూడా మనకు కూరగాయలల్లో వె వెరైటీని మనం గుర్తించలేము ఏ కూరగాయ ఏ కూరగాయలకు ఒక రకమైన మరి పొడులు మరియు క నాన్వెజ్లకు వేరొక రకమైన పొడులు వేయడం వల్ల మసాలాల టేస్ట్ అనేది చేంజ్ వస్తు ఉంటాయి తినేటప్పుడు గూడా దానికి దీనికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నేను వచ్చేసి జీలకర్ర ధనియాల పొడి కలిపి ఒక పొడిని తయారు చేసి పెట్టుకుంటాను చెక్క సాజీరా లవంగాలు స్పైసీ పొడిలన్నీ ఒకటి రెడీ చేసి పెట్టుకుంటాను నాన్వెజ్లో వాడతాను అలాగే కుడుకపొడి వ బ పల్లీలపొడి కూడా కొన్ని కొన్ని గ్రేవీ కావాలనుకునే కూరలలో కూడా ఒక కొన్ని ప్రత్యేక పొడిని తయారు చేసుకొని పెట్టుకొని కొన్ని గ్రేవీ కావాలనుకునే దాంట్లో కుడుకా చెక్క సాజీర పొడి వేసి చేయడం వల్ల కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు ఈ పొడులు వాడడం అని ముం ముందుగానే చేసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది కూరగాయలు కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాను టైం సేఫ్ అవుతుందని టైం ఇన్టైమ్లో చేయడం వల్ల చాలా టైము అయిపోతుంది అని తో ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను